నేనొక టూ మంత్స్ బ్యాక్ ఒక షాంపూ తీసుకున్నా అంటే మా ఫ్రెండ్స్ రిఫర్ చేసారు అన్నట్టు సరే అది పెట్టుకుంటే వాళ్ళకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిందని చెప్తే సరే అని నేను కూడా తీసుకున్న దానికన్నా ముందు నాకు కొంచెం కొంచెం హెయిర్ ఫాల్ ఉండే సరే ఇది చెప్పిండ్రు కదా ఇది వాడు చూద్దామని చెప్పి తీసుకున్నా ఇది తీసుకున్న తర్వాత నాకు ఫస్ట్ హెయిర్ ఫాల్కన్నా ఒక మూడు రేట్లు నా జుట్టు మొత్తం రాలిపోవుడు స్టార్ట్ చేసింది ఇది ఏంది ఇంత గణం రాలిపోతోంది అనుకున్న సరే అని చెప్పి వాళ్ళు ఉన్న అది దేనితోని తయారయిద్ది అన్ని చూసిన మంచిగానే ఉన్నది సరే ఉల్లిగడ్డతోని అదేంటిది కుంకుడుకాయతోని అట్లా ఇట్లా తయారు అవుతుంది అని చెప్పిండ్రు దాంట్లో కెమికల్స్ కూడా ఏం ఏం కలవవు అని అన్నారు కానీ హెయిర్ ఫాల్ చూస్తే అబ్బా నా జుట్టు ఎంత రాలిందంటే గింతింత అయిందనుకుంటా ఇక జుట్టు మంచిగుండే జుట్టు గానీ మొత్తం ఇది ఈ షాంపూ వాడినప్పుడు నుంచి ఇక మొత్తం జుట్టు బాగా రాలుడు స్టార్ట్ అయిపోయింది నాకు అసలు అది ఏం నచ్చలే ఆ ఆయిల్ ఇంకెవరికైనా చెబుదామన్నా కూడా ఆ ఆయిల్ని అయితే అసలు నేను ఒక లైన్లోకి కూడా తీసుకొన్నట్టు అసలు అది వాడనే వాడొద్దు ఇంకా ఆ ఆయిల్ నేను ఇప్పటికీ ఆ ఆయిల్ బంద్ చేసేసిన ఆ జుట్టు రాలుడికి నాకు మంచిగా ఉండేది జుట్టు కొంచమన్నా ఉండే సరే అని అనుకుంటే అది పెట్టుకున్నకాంచలి ఇక మొత్తం రాల్ మొత్తం ఉన్న జుట్టు కూడా రాలిపోయింది